పర్యాటకులు సందర్శన కోసం చాలా ప్రదేశాలు కొత్త కొత్త ఏరియాస్ వంటివి కూడా పర్యాటక ప్రాంతాల గురించి కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల అయితే అణుపు సాగర్ ఎత్తిపోతల లాంటివి ఉన్నాయి అక్కడ వెళ్ళటానికి చూడంగానే నేచరు బాగా చెట్లు ఎక్కువగా చల్లటి గాలిగా నేచర్ కూడా బాగా చాలా ఉంటుంది చాలా మంచి వాతావరణం తోటి ఆనందకరంగా ఉంటుంది అక్కడ కొన్ని కొత్త జంతువులు కానీ కోతులు ఇట్లాంటివి చూడటానికి అన్నీ బాగా ఉంటాయి పిచ్చుకలు ఇట్లాంటివి కూడా ఎక్కువగా వస్తుంటాయి ఎప్పుడు చూసినవే కాకుండా రేర్గా మంచిగా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు చాలా బాగా ఉంటుంది కొన్ని ప్రదేశాల్లో అయితే అక్కడే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది చాలా చల్లగా బాగా చూడటానికి నేచర్ కూల్గా మంచి వ్యూగా ఉంటుంది